తోటపనికి చాలా మెటీరియల్స్ వాడతారు అవి ఏయేఎం మెటీరియల్స్ అంటే పార గడ్డ పార విత్తనాలు మరియు మందులు ట్రాక్టర్లు మనుషులు అన్నీ వాడతారు గడ్డ పార ఫస్టు భూమికి భూమికి తవ్వుతారు పారతోను కూడ తవ్వుతారు తర్వాత విత్తనాలు వేస్తారు విత్తనాలు వేసినాక నీళ్లు కడతారు నీళ్లు కట్టినంక మందులు వేస్తారు ఏమైనా చీమలు గీమలు ఏమైనా చెట్లు ఖరాబయితే మందు ఎస్తారు మందుతోని సెట్ అయితాది ట్రాక్టర్ దాని తరవాత దున్నడానికి ట్రాక్టర్ అవసరం ఉంటుంది దున్నడానికి ట్రాక్టర్ అవసరం ఉంటుంది హే తోటపనికి చాలా మెటీరియల్స్ అవసరం పడతుంది భూమి తవ్వడానికి ఏమో పార ఇంకో భూమితో గడ్డపార ట్రాక్టర్తో కూడ తవ్వుతారు తవ్వినాక మనుషులకు పైసలు ఇవ్వాలి ఎద్దులు వాడతారు ఎద్దులేమో లైన్ లైన్ సెట్ చేయడ చేసి భూమిలో లైన్ సెట్ చేయడానికి ఎద్దులు వాడతారు మళ్ళా భూములు ఖా ఖరాబు చేయాలన్నా ట్రాక్టర్ వాడతారు దున్నడానికి ఖరాబు చేసి చేయడానికి ట్రాక్టర్ వాడతారు ఫస్టు భూమి భూమిని ఖరాబు చేస్తుంది ట్రాక్టర్లు ట్రాక్టర్ మొత్తం దున్నుతుంది దున్నినాక ఎద్దులుని వాడతారు ఎద్దులుని ఎద్దులతో లైన్ కరెక్ట్ లైన్ లైన్ ఎందుకంత తయారు చేస్తారంటే నీళ్లు కట్టడానికి నీళ్లు కట్టినాక లైన్ అయిపోయ లైన్ అయిపోయినాక విత్తనాలు నాటుతారు విత్తనాలు నాటినంక కొన్ని రోజులోపు చెట్లు అయితాయి చెట్లా మొలకలు అవుతాయి మొలకలు అవుతాయి మొలకలుతో మనము కూరగాయలు వస్తాయి కూరగాయలు తినుకుంటూ మాకు కూరగాయలు ఒక్కసారి ఖరాబయితే ఎట్ల ఖరాబు అవుతుంది అంటే అది ఏదొక చీమలా పురుగులా పురుగులు అవి ఇవి ఖరాబు చేస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే శంషాబాద్లో అయినా హైదరాబాద్లో అయినా ఎక్కడైనా మందుల షాప్కి పోయి మందులు తెచ్చుకోవాలి ఇప్పుడు సప్పోజు చీమలకు మందులు అంటే చీమలమందు వెయ్యాలి చెట్లు ఖరాబు అయితే చెట్ల మందు వెయ్యాలి దాని తర్వాత చెట్లు మంద మందు కొట్టి జర రెండు మూడు రోజులు అయినాక సెట్ కాక్ అవుతాయి కాకపోతే ఇంకా మళ్ళా పోవాలి శంషాబాద్కి శంషాబాద్కి ఈ సారి ఆ మందులు కాకుండా గట్టిగా మందు అంటే మంచి మందు ఇయ్యి ఆ మందు సరిగ్గా యూజ్ అయితలేదు ఒక డబుల్ మందు అంటే దెబ్బకి రెండూ అన్నీ చచ్చిపోవాలి ఆ మందులు ఇయ్యమంటే ఆడు ఇస్తాడు మంచి మందులు దాంతో మొత్తం చెట్లు మొక్క మొక్కలు మంచిగా అయితాయి తర్వాత కూరగాయలు మంచిగా పండుతాయి నీళ్లు కట్టినాక కూరగాయలు మొత్తం మంచిగా అయితాయి మళ్ళా కూరగాయలని కోయాలి మా కోసినాక కో కోయడానికి కూడా చాకు వాడతారు చాకులు ఏదైనా మెటీరియల్ వాడతారు దాని తర్వాత బస్లో నింపుతారు బస్ నింపినాక ఒక ఆటోని పిలుస్తారు ఆటోలో ఎక్కిస్తాము ఆటోలో ఎక్కినా ఎక్కించిన తరువాత మార్కెట్లోకి పోతాం మార్కెట్లో దింపాలి మార్కెట్లో పోయి అక్కడ కూరగాయలు అమ్మాలి ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క దగ్గర పెట్టాలి ఎవరైనా వచ్చేటోళ్లు అయితే తీసుకుంటారు ఆకూరలు అయితే ఆకు నీళ్లు జల్లాలి కూరగాయలకి కూడ రేట్ ఉంటాయి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రేట్ ఉంటాయి అమ్మినంక అమ్మితేనే డబ్బులు వస్తాయి ఇట్లా ఈ మెటీరియల్స్ కావాలి ఎం ఏమేం మెటీరియల్స్ చెప్పండి ఒకసారి ట్రాక్టర్ పార గడ్డపార మందులు ఇవన్నీ పూట పనికి మనం వాడుతాము